మాకు దగ్గరలో రిటైల్ హోల్సేల్ మార్కెట్లు వచ్చేసి సంఘమిత్ర మార్కెట్ అనే హోల్సేల్ ఉందండి మార్కెట్ ఉందండి దానికి దగ్గర అందుబాటులోనే మన కిరాణం షాపులు కూడా ఉన్నాయండి సంఘమిత్ర హోల్సేల్ కిరాణము సంఘమిత్ర హోల్సేల్ మార్కెట్ అందులో అన్నీ రకాలైన కూరగాయలు అన్నీ రకాలైన కిరాణా సామాన్లు దొరుకుతాయండి అందులోకొచ్చేసి మామూలుగా మామూలు ధరలుగానే ఉంటాయండి అలాగే ఆన్లైన్ షాప్లో కూడా మేము చాలాసార్లు ఆర్డర్ పెట్టుకొని సామాన్లు తెచ్చుకున్నామండి మాకు తగినంతగానే ఆ ధరలు ఉన్నాయండి కాబట్టి మేము కూరగాయలు కానీ కిరాణం సామాన్లు కానీ అందుబాటులో ఉన్న ధరలకే తీసుకోచ్చుకుంటాము